మా సైడు పంటలు దానికి మెరుగుపడి పెద్దగా అవడానికి మా సైడు ఆవుల పేడ అవి కొన్ని రోజులు స్టోర్ చేస్తాం ఒక చోటున డైలీ గా ఉన్నది చేసిందంతా తీసుకుని ఒక దగ్గర స్టోర్ చేసి దానికి ఒక ఫిఫ్టీ డేసు సిక్స్టీ డేసు తర్వాత అది మేము ట్రాక్టర్ ని పట్టి ట్రాక్టర్ ని పట్టుకొని పంట పొలాలకి తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెం కొంచెం పోగుల్లాగా వేస్తాము అదొక ఎరువుగా యూజ్ చేస్తాము మనం పంట పొలాలకి కొంచెం సత్తువు వస్తుంది కూడా అలాగా పోగులు పోగులు వేసి మొత్తం పొలం మొత్తం సా ఈ సర్వే లాగా చేస్తాము పొలం మొత్తం వేస్తాము వేసాక ఆ తర్వాత ట్రాక్టర్ పెట్టి పొలం మొత్తం దున్నేస్తాం దున్నేసి ఫుల్ గా వాటర్ చేస్తాం సో వాటర్ చేసి మనం ఏదైతే పంట వెయ్యాలి అనుకుంటునామో ఆ పంట వేస్తాం సో మన సొంతంగా ఊరు నుంచి వచ్చి ఎడము గెత్తంగా మార్చి దానిని పొలంలోకి ఎరువుగా యూజ్ చేస్తాం దానికి ఎటువంటి మెడిసిన్ కూడా పనికిరాదు అలా యూజ్ అవుతుంది మనకి అది సో దానిని అలా పొలం అంతా జల్లి మనకి ఏ పంట కావాలో ఆ పంట యూజ్స్ చేసి మనం దానిని ఎరువులుగా యజ్ చేస్తాము దాని తర్వాత పంట వేస్తాము వాటరింగ్ వేస్తాం వాటరింగ్ పెడతాం ఓకే ఇది థ్యాంక్యూ